మనకి కొన్ని దశాబ్దాలుగా మనకి భారతదేశంలో పుట్టుకొచ్చినవంటే మనకి యూట్యూబర్స్కి చాలా వరకు చాలా మంచి జరిగింది వాళ్ళు మనకి చూపించే కంటెంట్ అండ్ వాళ్ళకి మనము మన ప్రజలు ప్రోత్సహించే విధం కానివ్వండి వాళ్ళకి లైక్లు కొట్టడము కామెంట్స్ పెట్టడము అండ్ వాళ్ళకి వీడియోస్ చూసి వాళ్ళను రెస్పాండ్ చేయడం పబ్లిక్లో ఎక్కడైన కనిపిస్తే మంచిగా చాలా బాగుంది యూట్యూబర్స్కి ఇప్పుడున్న ప్రస్తుత మన భారతదేశంలో అదేవిధంగా వాళ్ళకి మనము పోషిస్తున్న పాత్రలు ఎటువంటిది అంటే మనము ఒక వినియో వినాయగదారులాగా వాళ్ళకి మంచిగా మనము రెస్పాండ్ ఇస్తున్నాము వాళ్ళు మనకి మంచి మంచి కంటెంట్ ఇస్తున్నారు వాళ్ళు కొన్ని దేశాలు కొన్ని ఎక్కడెక్కడికి మనం పోలేమో అక్కడక్కడ అంత వాళ్ళు ట్రై చేసి పోతూ అక్కడ ఏమేమి జరుగుతుంది ఎట్లెట్ల ఉంటుంది ఏమి ఎట్ల ఈ దేశంలో ఎలా ఉంటుంది ఎ ఎలా ఉంటుంది ఎలా ఉంటున్నారు ప్రజలు ఎలా తింటున్నారు ఎలా బట్టలు ఏసుకుంటున్నారు ఎంత లోబడి ఉన్నారు అవన్నీ మనకి చాలా క్లిష్టంగా వాళ్ళు మనకి చూపిస్తున్నారు యూట్యూబర్స్ అనే వాళ్ళు వాళ్ళు మనకి చాలా సహాయం చేస్తున్నారు ఎందు రూపంలో అంటే మన దేశం కంటే పరాయి దేశాలు వేరే దేశాలు ఎంత లోబడి ఉన్నాయో అని మనకి చాలా బాగా చూపిస్తున్నారు అండ్ అదేవిధంగా కొన్ని దేశాలు మనకంటే బాగా పొందిన దేశాలు మనకంటే బాగా ఉండే దేశాలు కూడా మనకి చూపిస్తూ మన ఇలా ఉన్న ఈ దేశము ఈ దేశ ప్రజలు ఇలా ఉన్నారు మనం కూడా ఇలా ఉండాలి ఇలా ఆలోచించాలి ఇలాంటి ఉపాధ్యులు మనకు తీసుకో రావాలి ఇలాంటివన్నీ మనకి చాలా బాగా చూపిస్తున్నారు మన యూ ఇండియన్ యూట్యూబర్స్ అనేవాళ్ళు అదేవిధంగా ట్రావెలింగ్ యూట్యూబర్స్ ఉన్నారు బైక్స్లో ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారు సైకిల్ పైన ట్రావెల్ చేసే ఉన్నారు కొందరు నడకపైన ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారు ట్రైన్లో మాత్రమే ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారు బస్లో మాత్రమే ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారు ఇదే ఇదేలాంటి చాలా మంది యూట్యూబర్స్ మనకి మన భారతదేశం నుంచి చాలా మంది చాలా గొప్పపేర్లు తెచ్చుకొని కూడా ఉన్నారు మన ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా గొప్ప పేర్లు తెచ్చుకోన్నారు అలాంటి అలాంటి యూట్యూబర్స్ మన భారతదేశంలో మాత్రమే ఉన్నారు చాలా మంది సంఖ్యలో పోల్చుకున్నామంటే బయట దేశాల కంటే మన భారతదేశంలోని చాలా మంది యూట్యూబర్స్ చాలా గొప్ప పనులు చేస్తున్నారు వాళ్ళ సంస్థలో అండ్ వాళ్ళు బాగా చూపిస్తున్నారు అన్ని దేశాల్ని ఇలా ఉంటుందని బాగా చూపిస్తున్నారు సో మనము దాన్ని చూసి మనము చాలా నేర్చుకోవాలి మనం వాళ్ళని ప్రోత్సహించాలి ఇంకా చాలా చూపించాలని ఇంకా మంచిగా వాళ్ళు చేయాల్సింది ఉంటుంది ఆల్రెడీ చాలా మంచిగా చేస్తున్నారు కాని ఇంకా బాగా వాళ్ళని మనం ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకా బాగా మనకి చూపిస్తూ అన్ని చూపిస్తూ వాళ్ళు మనకి చాలా మంచి చేకూర్చే పనుల్లో వాళ్ళు ఉంటారు అదేవిధంగా యాత్రికులు మనం పోల్చుకున్నామంటే చాలా మంది ఇప్పుడు ఇండియా నుంచి వేరే దేశాలకు టూర్లు కోసం వెళ్తూ పిక్నిక్లు టూర్లు కోసం వెళ్తూ ఉంటారు సో వాళ్ళు కూడా మనకి సోషల్ మీడియా ద్వారా అన్ని చూపిస్తూ ఉంటారు వాళ్ళు ఈ యూట్యూబర్స్ చూపించే దాని కోసమే యూట్యూబర్స్ చూపించే వాళ్ళు దాంట్లో ఎంత బాగుంటుంది మనం నేరుగా వెళ్ళి చూస్తే ఎలా ఉంటుంది అనే విధంగా వాళ్ళు ఆలోచించి యాత్రికులు ఇంకా చాలా మంది వేరే వేరే దేశాలకు వేరే వేరే ఖండాలకు ప్రయాణిస్తూ ఉంటున్నారు అవన్నీ ఆ అందాలన్ని చూడడం కోసం సో యూట్యూబర్స్ అనేది మనకి చాలా యొక్క ముఖ్యమైన పాత్ర అనమాట మన ఇప్పుడు ఉన్న భారతదేశంలో అండ్ యూట్యూబర్స్ వాళ్ళు బాగా సంపాదించుకుంటూ ఉన్నారు యూట్యూబ్ నుంచి అండ్ యూట్యూబ్ అనే సంస్థ కూడా మంచిగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంది హాస్యనటులకొస్తే మనకి ఇప్పుడు ఇండియాలో బాగా ఫేమస్ అవుతునది స్టాండప్ కామెడీ చాలా మంది ఎవరినైతే ఎవరైతే వాళ్ళని వెనక వెనకపడేసారు మీరు దేనికి పనికి రారు అది ఇది అని చెప్పి దాని వాళ్ళని వెనుక పడేసారు వాళ్ళు ఇప్పుడు చాలా మంది స్టాండప్ కామెడీ అయి వాళ్ళు మాటలతో వాళ్ళు ఒక వంద మందిని రెండొందల మందిని ఒకొక షోతో వాళ్ళు వాళ్ళకున్న వర్క్ స్ట్రెస్ ఫ్యామిలీ స్ట్రెస్ అన్నిటిని వాళ్ళు పోగొట్టి నవ్వించి వాళ్ళ మాటలతో చాలా వరకు చాలా మంచి పని చేస్తున్నారు స్టాండప్ కమెడియన్స్ హాస్యనటులు అనే వాళ్ళు మనకు అదేవిధంగా చూసుకుంటే హాస్యనటులలో మనకి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మన మల్లెమాల అనే ఒక సంస్థ వల్ల మనకి చాలా మంది హాస్యనటులు పరిచయమైనారు ఎక్సమ్ఫుల్గా మనకి రాంప్రసాద్ తీసుకోండి సుధీర్ తీసుకోండి మనకి సుడిగాలి సుధీర్ తీసుకోండి గెటప్ శీను తీసుకోండి మన హైపర్ ఆది రచ్చ రవి వీళ్ళంతా మనకి హాస్యనటులే మన మల్లెమాల సంస్థ ద్వారా వీళ్ళంతా మన తెలుగు ప్రజలకే కాకుండా మన భారతదేశమే కాకుండా మనకి ప్రపంచం మొత్తం వాళ్ళు బాగా ఫేమస్ అయ్యారు వాళ్ళు నవ్వించే జోక్లు వాళ్ళు పండించే జోక్లు వాళ్ళు మాట్లాడే విధానము వాళ్ళు యాక్ట్ చేసే స్కిట్లు అవన్నీ కూడా మనకి చాలా హాస్యంగా వాళ్ళు ఒక గొప్ప హాస్యనటులలాగా పేరు పొందిన హాస్య నటులు వాళ్ళు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అదే విధంగా అన్ని ఇండస్ట్రీలో ఉన్నారు కాని వీళ్ళే మంచిగా చాలా గొప్పగా అయ్యారు వీళ్ళు అదే విధంగా మన హైపర్ ఆది సుధీర్ సుడిగాలి సుధీర్ తీసుకున్నామంటే వీళ్ళు ఒక మంచి ఒక గొప్ప హాస్య నటులు వీళ్ళు చాలా మంచిగా హాస్యాన్ని పెంపొందిస్తూ అదే విధంగా చాలా బాగా చేస్తున్నారు మన బ్రహ్మా బ్రహ్మానందం గారిలాగా వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు మన బ్రహ్మానందం గారు హాస్యనటుడు యొక్క గురువు అంటే వీళ్ళు వీ వాళ్ వాళ్ళకి యొక్క శిష్యులు వీళ్ళంతా చాలా మంచిగా బ్రహ్మానందం గారిలాగా ఇంత బ్రహ్మానందం గారు కొన్ని వేల సంఖ్యలో సినిమాలలో నటించి హాస్యాన్ని పండించారు అదే విధంగా వీళ్ళు కూడా కొన్ని వేల స సంఖ్య షోలలో నటించి వీళ్ళు చాలా బాగా హాస్యాన్ని పండిస్తూ అందరిని చాలా బాగా నవ్విస్తూ సంతోషంగా ఉంటున్నారు సో మనకి టీవీ షోలు ఎక్కడ చూసిన వీళ్ళు వీళ్ళే కనిపిస్తారు మనకి హైపర్ ఆది గెటప్ శీను మన సుడిగాలి సుధీర్ ఆటో రాంప్రసాద్ వీళ్ళు చాలా మంచిగా హాస్యాన్నిపెంపొందిస్తూ వాళ్ళు వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని సక్ సక్రమంగా నిర్వహిస్తూ వస్తున్నారు మన భారతదేశ యువత యువతలో కూడా ఇలాంటి కొందరు ఎవరైనా ఉంటే ఎటువంటి కంప్రమైస్ కాకూండా వాళ్ళు ముందుకు వచ్చి ఇలాంటి హాస్యాన్ని ఇంకా వాళ్ళు వాళ్ళ చేతల ద్వారా ఇంకా పెద్దగా పైకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను ఈ హాస్యనటులంటే మనకి ఒక కమెడియన్సే కాకుండా ఒక చిన్న చూపు కాకుండా వాళ్ళే మన హీరోల కంటే వాళ్ళే పెద్ద గొప్పగా మనం చూడాలని అనుకుంటున్నాను ఎందుకంటే హీరోలంటే ఓన్లీ వాళ్ళు ఫైట్లు సాంగ్ డ్యాన్స్లు రొమాన్స్లు అవి చేస్తారు కాని మనకి హాస్యనటులు అంటే అన్ని చేయగలరు నవ్విస్తారు అంతకుమించిన మనకి ఇంకేం కావాలండి నవ్వించేదే మనకి చాలా ఇంపార్టెంట్ నవ్విస్తారు రొమాన్స్ చేస్తారు ఫైట్ చేస్తారు కామెడీగా అన్ని మంచిగా చేస్తారు మనకి హాస్యనటులు చాలా ఇంపార్టెంట్ సో ఇదే హాస్యం మనకి మనం హాస్యనటుని ఖచ్చితంగా ప్రోత్సహించాలి